హలో హలో ఫిష్ మార్కెటా అండి ఫిష్ మార్కెట్ అదే అండి నేను చేపల గురించి ఆర్డర్ చేద్దామని చెప్పి ఫోన్ చేసాను అండి నాకు ఒక టూ టైప్స్ చే చేపలు కావాలండి మ మొట్ట చేప ఉందా అండి మొట్ట చేపలు ఉంటాయా అవి ఎంత కేజీ అండి వన్ ట్వంటీ కేజీయా అవి ఒక ఐదు ఆరు సిక్స్ కేజెస్ కావాలి ఇంకొకటి పామర ఉందా అండి పామర అంటే ఒకటే ముల్లు ఉంటుంది చూడండి చా పాములా చా చేప అవి ఎట్లా కేజీ వన్ సిక్స్టీయా ఓకే ఓకే అవి కూడా ఒక ఫైవ్ సిక్స్ కేజెస్ కావాలండి సిక్స్ కేజెస్ అండి సిక్స్ కేజెస్ సిక్స్ కేజెస్ ఇంకా ఏమి ఇంకా ఏమి ఉన్నాయండి పామర మొట్ట చేప ఇంకా ఏమన్న ఉన్నాయా ఈ అట్టి చేపలు ఇలాంటివి ఏమన్న ఉంటాయా మీ దగ్గర అవి ఒక అంటే అవి ఎట్లా ఉంటాయి ఎట్ల కేజీ అండి అవునా ఓకే ఓకే కేజీల చటాకు అలా అంటే ఒక అట్టి చేపలు ఒక అట్టే పది చటాకులు ఇవ్వండి ఈ బొమ్మిడిలు కూడా ఒక పది చటాకులు ఇవ్వండి ఎంత అవుతుంది మొత్తం బిల్లు చెప్తారా

ఓకే ఓకే అట్టి చేపలవి బొమ్మిడిలవి ఫోర్ హండ్రెడ్ అవుతాయా అంటే దేనివి దానికి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడా లేకుంటే అట్టి చేపలకు ఫోర్ హండ్రెడ్ బొమ్మిడిలకు ఫోర్ హండ్రెడా

సరే సరే మీరు బిల్లు వేసి పెట్టే అంటే ఎంత అవుతాయో నేను మళ్ళా సాయంత్రం అట్లా అంటే ఈవెనింగ్ అట్లా కాల్ చేస్తాను అండి అప్పుడు నాకు మొత్తం అమౌంట్ చెప్పండి రేపు మా మా బ్ర మా మా ఇంట్లో వాళ్ళని మా బ్రదర్ని కానీ మా సార్ని కానీ పంపిస్తాను వాళ్ళకి ఇచ్చి పంపించండి సరేనా అండి సరే అండి